మొదటినుంచి మన యొక్క సమూహంలో జాతిలో స్త్రీలకు తక్కువ స్థానం ఉంది వాళ్ళు దేనికి పనికిరారు వంటలకు ఇంటికి పనులు తప్ప వేరే వాటిలో వారు ప్రార్ధాన్యం అవసరం వహించాల్సిన అవసరం లేదు అసలు బయటికి వెళ్ళాలంటేనే వాళ్ళకి ఇబ్బందులుగా ఉండేవి కానీ వాళ్ళకు కొన్ని ఆలోచనలు ఉంటాయి వాళ్ళు కూడా కొన్ని ఆసరాలను వాళ్ళకు ఆలోచనలు ఊహలు కొన్ని ఉంటాయి వాళ్ళు ఎదగాలనుకుంటారు ఆ విధంగా మనం ఈరోజు చేయాల్సిందల్లా ఏంటంటే వారిని ఒక స్కూల్లో కానివ్వండి కాలేజీలో కానివ్వండి వాళ్ళలో ఏ విధంగా ఆత్మస్థైర్యం పెంపొందించాలి వాళ్ళు ఏ విధంగా దేంట్లో ఏ ఆటల్లో కాని వాళ్ళు ప్రాధాన్యం స్థాయించగలరు చదువులో కూడాను దేంట్లో కూడా ప్రావీణ్యం సాధించగలరు వాళ్ళ యొక్క ఆసక్తి గురించి మనం తెలుసుకొని వాళ్ళకు ఏ ఆటలు అంటే ఇష్టం దాంట్లో పాటలు పోటీలు ఉన్నాయి వాటిలో కూడా ఏది అంటే ఇష్టం అసలు కొంతమంది రాజకీయాలు మీద ఆడవాళ్ళుకు ఏంటి అంటారు ఇప్పుడు దానివల్ల ఏంటంటే వాళ్ళు ప్రతి దానికి కింద పడిపోతున్నారు వాళ్ళకు రావాల్సిన హక్కులు కాని వాళ్ళు తిరగాల్సిన ప్రదేశాలు కానీ వాళ్ళు తిర అనుకుంటారు కానీ మనం వాటికి సరైన అవగాహన కల్పించకుండా వారిని ఎంతసేపటి ఇంట్లోనే ఉండేటట్టు చేసి బయటకు రాకుండా చేస్తూ ఉండడంవల్ల వాళ్ళు ఉన్నట్టుండి కోరిక నశించి వాళ్ళు డిప్రెషన్ గురవుతుంటారు ఆ తర్వాత మనం దేనికి పనికిరాకుండా పోతున్నాము అనుకుంటారు కానీ వాళ్ళకి అలా కాకుండా స్కూల్ నుంచి స్కూల్లో ఆటలు పరంగా కానీ ఏమైనా వాళ్ళ అసెంబ్లీ జరుగుతున్నప్పుడు వాటిలో మాట్లాడ్డం గురించి కానీ ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళ అభ్యాసంలో వాళ్ళు నేర్చుకున్న దాంట్లో వేరు వాళ్ళు పంచడం కానీ ఆటలు ఇప్పుడు వాళ్ళు ఏ ఆటలు ఇష్టం ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఆటలు రన్నింగ్ రేస్ కానివ్వండి ఇంకా ఆ తర్వాత హై జంపులు లాంగ్ జంపులు ఉన్నాయి ఆ తర్వాత రన్నింగ్ రేస్లు ఉన్నాయి ఇప్పుడు బైక్ రేస్లు ఉన్నాయి ఇటువంటి వాటిలోనూ ప్రస్తుత క్రికెట్లు ఉన్నాయి ఆ తర్వాత మన బాస్కెట్ బాల్ కానివ్వండి వీటిలో వివిధ రకాల ఆటల్లో వాళ్ళకు దేంట్లో ఆలోచన ఆసక్తి ఉంటుందో వారి దాటి వాటి పరంగా మన వాళ్ళను సహకరిస్తుంటే వాళ్ళు దాంట్లో ఎదిగి మన టౌన్కే కాకుండా జిల్లా కానివ్వండి ఆ తర్వాత స్టేట్ కానివ్వండి మన దేశ పరంగా విదేశాల్లో కూడాను వాళ్ళు ఆసక్తి చూసి పైకి ఎదగడానికి ఆస్కారం ఉంటుంది ఆ తర్వాత ఈ మండల స్థాయిలో అధికారులు సాధించడం కానివ్వండి మనం ఇక్కడ మన స్కూల్ పరంగా హెడ్మాస్టర్ కానివ్వండి వాళ్ళను ఆసక్తిగా వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తుంటే వాళ్ళు పైకి ఎదుగుతారు ఆ విధంగా మనం మండలం పరంగాను మండల పెద్దలు కూడా వీళ్ళని ప్రోత్సహిస్తూ ముందుకు సాగుతుంటే మన మండలం అధికారులు కానివ్వండి జిల్లా కలెక్టర్లు కానివ్వండి ఆ తర్వాత మనుషులు కానివ్వండి వీళ్ళందరూ వీళ్ళకు సరైన కలెక్టర్లు కాని వీళ్ళంతా వీటికి సరైన సహకారం చేస్తుంటే ఆడపిల్లలు ఎదగడానికి బాగుంటుంది వీళ్ళు ఆడపిల్లలు ఆడడానికి కూడాను వాళ్ళు అవి ఉంటారు వాళ్ళు ఆసక్తి కనబరుస్తారు ఆ తర్వాత ప్రతి దాంట్లోనూ ఏ పరంగా చూసినా ఏ పోటీ పరంగానైనా వాళ్ళు నిలువుతోక్కోవడానికి దాంట్లో సాధిం